అయ్యా నేను కొత్తపల్లి నుంచి ఇటు వైజాగ్ దగ్గర కొత్తపల్లి నుంచి ఒక రైతును మాట్లాడుతున్నాను అండి అదే అయితే మీరు ఏ టైమ్కి వస్తారండి అదే ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఈ ఈ టైమ్ కొంచెం పండుగ సీజన్ కదా అండి కొంచెం టొమాటోలూ బెండకాయలు చిక్కుడు కాయలు ఇవి బాగా పండుతున్నాయండి అయితే మేము అమ్ముతాం వచ్చి పొద్దున్న ఆరు ఏడు మధ్యలో అమ్ముతామండి మేము మార్నింగ్ తీయడానికి కాదండి అమ్మడాన్కి మేము మేము మీకు ఇస్తేనే కదండి మీరు వేరేవాళ్ళకి అమ్ముకునేది ఎట్లైనా పర్లేదండి అట్లైనా ఏ ఏం పర్లేదు ఇట్లైనా ఏం కాదు మీ వెహికిల్ అయితే మీ వెహికిల్ అయినా పర్లేదు మీది కూడా తెచ్చుకోవచ్చండి వెహికిల్ మాదైతే కొంచెం కూరల్లో కూరగాయలు తీసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు దీనిక్కూడా చార్జెస్ పడతాయండి వెహికిల్కి మా దగ్గర ఇప్పుడు పర్ కేజీ టొమాటోస్ ఉన్నాయండి టొమాటోలు కిలోకి వంద రూపాయలు చప్పున ఇప్పుడు బాగా సేల్ అవుతున్నాయి అవి

కిలోకి వంద రూపాయలు చప్పున ఇప్పుడు బాగా సేల్ అవుతున్నాయి అవి టొమాటోలు ఎక్కువ పోతున్నాయి బెండకాయలున్నాయి బెండకాయలు ఒక పదిహేను కిలోలు అవుతాయి బీరకాయలు ఒక ఐదు కిలో ఐదు కిలోలు అవుతాయి సొరకాయలున్నాయి ఓకే అండి మీరు వెహికిల్ పంపించిన తరువాతనే దాన్లోనే మా మనుషులు ఉంటారు కదా రైతు మా ఇంకా వేరే రైతులు వాళ్ళతోనే ఇప్పిస్తాం మీకేం ప్రా ఇబ్బంది ఉండదు మేమే ఇప్పిస్తాం కూ కూరగాయలకి ఏం లోటు ఉండదండి పురుగులు ముదిరినవి అవి ఇవి ఏమి ఉండవు మంచిగా ఫ్రెష్వి ఉన్నాయండి మీకు దానికోసం ఏం టెన్షన్ అవసరం లేదు వేసి ఇంకా ట్రాన్స్పోర్ట్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి వెహికల్ పంపిస్తే మీకు వెహికిల్లో మీకు మేము పంపిస్తామండి మీరు వచ్చినా పర్లేదు సరే అండి వెహికిల్ తీసుకుని ర అది రేపు పొద్దున్న రండి అండి రేటు వచ్చి అది మన డీ మిగతా డీలర్స్ అయితే ఎక్కువ వేరే వాళ్ళైతే కిలోమీటర్కి నాలుగు వందల చప్పున తీసుకుంటారు ఇప్పుడు మాది వైజాగ్ దగ్గర కదా కొత్తపల్లి మాది అయితే ఆ మీది వెహికిల్దీను దా దానికి మొత్తం కలిపి ఏ మొత్తం లెక్క తీ చేసుకుని తీసుకోండి మీరు మాకు దాని రేటు బాగా పడాలి కదండి సరే అండి సరే అండి మరి పొద్దున్న వెహికిల్ తీసుకుని రండి